మానవునికి ప్రకృతి ప్రసాదించిన వనరుల సహజ వనరులు గాలి నీరు అడవులు బొగ్గు పెట్రోలియం సహజవాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులకు వస్తాయి భూమి మీద లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాము సహజ వనరులు దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం దీని వలన సహజవనరులు సక్రమణ పంపిణీ జరిగే ప్రజల జీవన విధానంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది మా ప్రాంతంలో ముఖ్యంగా కార్యకలాపాలకు ఉపయోగించే సహజవనరులు ఏమీ అనగా వీటిని కలప మరియు రకరకాలైన జల జలఉత్పత్తులు అలాగే సౌర శక్తి పవనశక్తి జలవిద్యుత్తు శక్తితో వాడే వనరులన్నిటిని కూడా మా ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలకి వాడుతూ ఉంటాము అలాగే పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రకృతి వనరులను విపరీతంగా వాడితే భవిష్యత్తు తరాలకు మనం అందించలేము అందువల్ల శాస్త్రవేత్తలు కావచ్చు ప్రత్య ప్రత్యామ్న్యాయ సిలజ శిలాజ ఇంధనాలు క కనుగొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఈ సహజ వనరులన్నిటిని మనము ఎంత పొదుపుగా వాడితే మానవాళి మనుగడకు అంతా ఉపయోగపరంగాను అలాగే జీవన విధానంలో కూడా అభివృద్ధికి కూడా తోడ్పడుతూ ఉంటాయి సుస్థిర వ్యవసాయ పద్ధతులు సహజమైన ఆహార పంటలు అడవులు పెంపకం జన సంరక్షణ విధానాలు కాలుష్యాన్ని నిర్వ నివారించడం జీవన వైవిధ్యం పాటించడం సహజవానరులను పరిమితంగా వాడడం పర్యావరణాన్ని పరిరక్షించడం వీటన్నిటిని కాపాడుకుంటూ మన మన చుట్టుపక్కల ఉన్న సహజ వనరులని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన వ్యాపార కార్యక్రమాలను కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా కొనసాగించుకుంటూ ఉండాలి